గతంలో కంటే ప్రస్తుత పట్టణ నాగరికత మనుషుల అవసరాలను సౌకర్యాలను బట్టి తక్కువ స్థలానికి కుదించివేస్తుంది పెరుగుతున్న ధరలు తక్కువ స్థలంలో ఎక్కువ గదులు కట్టే నినాదం వల్ల టాయిలెట్లు బాత్రూమ్ లాంటి వాటి కేటాయించాల్సిన స్థలంలో కేటాయించకపోవడం లేదా రెండిటిని కలిపి ఒకే గదిలో నిర్మించడం జరుగుతుంది కొన్ని సార్లు వీటి శుభ్రత కూడా పరిసన ప్రశ్నర్ధకంగా మారుతుంది అలాంటి సమయంలోనే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడుతాయి అయితే కొంతమంది అతి శుభ్రత పాటిస్తూ ప్రతి రోజు మంచి సువా టాయిలెట్ క్లినర్లతో శుభ్రం చేస్తుంటారు ఇలా అతి జాగ్రత్త వల్ల కూడా ప్రమాదం పొందే ఉంటుంది ఒకసారి టాయిలెట్ క్లినర్తో ఉపయోగించడం వల్ల దాని నుంచి వచ్చే వాసన దానితో పాటు కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు చుట్టుపక్కల కొద్ది దూరం వంటి కొన్ని గంటల పాటు వ్యాపించి ఉంటాయి ఈ వాసన పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది శుభ్రత లోపించడం అతి శుభ్రత వల్ల కలిగించే ప్రమాదం అనేకం అనేకంగా ఉన్నాయి అయితే బాత్రూమ్ టాయిలెట్ రెండూ ఒకటే లేదా రెండు పచ్చని మొక్కలు ఉంచి ఉంచితే మంచిది ఈ గదుల్లో రోజు ఒకొక్క సారి కొద్ది సేపు క్యాండిల్ వెలిగించి మంచిది చాలామంది బాత్రూమ్లో సువాసన కోసం కొన్ని బాత్రూమ్ ఫ్రేగ్రెన్స్ వా పర్ఫ్యూమ్స్ వాడడం అస్సలైన పైన పేరుకోవడం బాత్రూమ్ పరిస్ శుభ్రంగా ఉండే వేరే అవసరం ఉండదు మనం వాడే సబ్బు షాంపులు వాసన సరిపోతాయి లేదా బేకింగ్ సోడా కొద్ది ప్లేట్లలో వేసి బాత్రూమ్లో పెడితే వాసన రాకుండా ఉంటుంది ఇలా ఉంటే మనం కొంచెం ఎక్కువ సేపు బాత్రూమ్లో గడుపు గడుపుతూ స్నానం చేయడం వల్ల మనం తాజా ఫీల్ పొందవచ్చు ఒత్తిడి నుంచి ఉప ఉప ఉపశమనం పొందవచ్చు టాయిలెట్లోనే వెంటిలేషన్ బాగా ఉండదు చూసుకోవాలి గాలి బయట లోపలికి బాగా వచ్చేలా ఉండాలి ఇందువల్ల గాలి కాలుష్యం కాకుండా ఉంటుంది బాత్రూమ్లో బాత్ బాత్రూమ్లో ఆరడుగుల దూరం ఉంచాలి ఎందుకంటే టాయిలెట్ శుభ్రపరి శుభ్రపరించే సమయంలో గాలిలో కలిస్తే సూక్ష్మ క్రిములు బాత్రూమ్ల మీద ప్రభావం చూపిస్తుంది దంత దంత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మనం చే మనం చేతులు కడుక్కుంటూ తర్వాత నీటి నేలపై చిలకరించకూడదు దీంతో కూడా అనారోగ్యం ఉంటుంది కాబట్టి పొడి టవల్తో శుభ్రం చేతులు తుడుచుకుంటే మంచిది